వ్యవసాయం పూర్తిగా వాతావరణంపైన ఆధారపడి ఉంది ఖాళీగా భూమి ఉండటం కన్నా వ్యవసాయం చేస్తే నష్టమో లాభమో చేయడం జరుగుతుంది చేసిన తర్వాత వాతావరణం బాగుంటే పంట చేతికి వస్తుంది లేదంటే వాతావరణం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంతేకాని నాశమైపోతుంది అన్న మాత్రాన వ్యవసాయం వదిలేయలేము ఒకవేళ వ్యవసాయం ఏమైనా దెబ్బతింటే కోళ్ళ రూపంలో పశువుల రూపంలో కూడా మాకు ఆదాయం అనేది ఆర్థికంగా మాకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి కాబట్టి వ్యవసాయమే కాదు పశువులు కూడా పెంచుతాం కోళ్ళను పెంచుతాం మాకు ఈ విధంగా కూడా ఆదాయం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది